హలో ఎస్వియన్ లేక్ ప్యాలసా అండీ అవునండీ నేను ఇప్పుడు ఒక వంటకం ఆర్డర్ చేయాలనుకుంటున్నా అండీ అవునండీ ఈ అది అంటే అండీ బ్రెడ్ హల్వా ఉంటుంది కదా అది నాకు కొంచం ఎక్కువ మోతాదులో కావాలి అందుకని అవునండీ కావాలండీ ఒక త్రీ కేజీస్లాగా కావాలండి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది కాకపోతే నాకు త్రీ కేజీస్ కావాలండీ అవునండీ ఎస్వియన్ నే అండీ ఎస్వియన్కే ఆర్డర్ చేశాను అదే మీకే ఆర్డర్ చేశాను అవునండీ కొంచం అది అంటే ఒక సందర్భంగా ఎందుకంటే ఒక ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది దాని కోసమని ఫుడ్ ఆర్డర్ చేద్దామని అది కూడా బ్రెడ్ హల్వా మాకు అన్నీ సరిపోయినాయి ఆ స్వీట్ ఏదైనా ఉంటే బాగుంటది కదా అది మీ హో రెస్టారెంట్లో ఉందా లేదా అని ఫోన్ చేశామండీ అవునండి ఆ బ్రెడ్ హల్వా అంటే ఇప్పుడు మేము ఆర్డర్ చేశామని కాకుండా నార్మల్గా మీ రెస్టారెంట్లో ఉంటుందా అండీ ఓకే అండీ అంటే ఇప్పుడు మాకు త్రీ కేజస్లో కావాలి మీరు ఏమన్నా అది మాకు ఇవ్వగలరా ఈరోజు మధ్యాహ్నం లోపు అని అవునండీ ఆ సరే అండి అయితే మేము మనిషిని పంపిస్తామండి ఎప్పుడు పంపించమంటారండి ఓకే అండీ మధ్యాహ్నం లెవన్ థర్టీ అదే ట్వల్వ్ ఆ టైంకి పంపిస్తామండి పన్నెండు ఆ ఓకే అండీ పన్నెండున్నరకి పంపిస్తాము పంపించి మాకు ఆ త్రీ కేజస్ బ్రెడ్ హల్వా ఇవ్వండి అది ఎంతవుతుందండీ త్రీ కేజెస్ బ్రెడ్ హల్వా ఓకే అండీ కేజీ వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారా ఓకే ఓకే అండీ అయితే మూడు వేలు మనిషికి ఇచ్చి పంపిస్తామండి మీరు అవి తీసుకొని మాకు బ్రెడ్ హల్వా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొంచం తయారు చేసి పంపించండి ఓకే అండీ ఎందుకంటే ఫంక్షన్ ఉంది పన్నెండున్నరకి అంటే పన్నెండు నుంచే స్టార్ట్ అవుతుంది మీరు పన్నెండున్నర అంటున్నారు కాబట్టి అరగంటైన ఆపచ్చు కానీ కొంచెం తొందరగా చేయించడానికి ప్రయత్నించండి